నాకు ఇష్టమైన ఆటలు క్రికెట్ వాలిబాల్ త్రోబాల్ హాకీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆడటానికి ఇష్టపడటం లేదు నేను చిన్నప్పుడు చాలా ఆటలు ఆడేదాన్ని చాలా మెమెరబుల్గా ఉన్నాయి ఇప్పుడు చిన్నప్పుడు నేను తొక్కుడు బిళ్ళ ఎక్కువగా ఆడేదాన్ని తొక్కుడు బిళ్ళలో ఏడు బాక్సులు ఉంటాయి చాలా సార్లు పడడం జరిగింది ఇస్ట్రి ఆడటానికి ఎక్కువగా ఇష్టపడేదాన్ని ఎప్పుడు అదే ఆట ఆడే దాన్ని చాలా చిన్నప్పుడు ఆటలు ఎక్కువగా ఆడేదాన్ని ఎక్కువ దెబ్బలు కూడా పడుతూ ఉండేవి చిన్నప్పుడు చాలా మంచి ఆటలు ఉండేవి ఇప్పుడు ఎవరు ఆడటం లేదు చిన్నప్పుడు ఎక్కువగా పంటలు పంటలాట ఆట ఆడేవాళ్ళము ఒమో ప్రాణం చాలా మంచి ఆటలు ఉండేవి ఇప్పుడు ఆడటానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు నేను ఇప్పుడు చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నాను నాకు ఒక ఆశ ఉంది ఒలింపిక్లో క్రికెట్ మ్యాచ్ అయితే స్టేడియంలో చూసి ఎంజాయ్ చేసి విజిల్స్ వేసి చాలా గోల గోల చెయ్యాలి అని ఆశ ఉంది బాగా ఎంజాయ్ చెయ్యాలని ఉంది